నా పేరు వచ్చి గీత నేను పుట్టింది పెరిగింది అంతా నారాయణవనంలో ఎక్కడ ఉంది అంది అంటే చిత్తూరు డిస్టిక్లో ఉంది నాకు తోడబుట్టిన వాళ్ళు ఇద్దరు తమ్ముడు అన్న ఉన్నారు వాళ్ళ పేర్లు వచ్చి అన్న పేరు చంద్రమోహన్ తమ్ముడి పేరు తిలక్ నాన్నగారు అమ్మగారు ఉన్నారు నాన్న వచ్చి యోగానందం అమ్మ వచ్చి సెల్వి అన్నమాట తర్వాత నా తాత గారు అంటే నాకు చాలా ఇష్టము తన పేరు ముత్తు కృష్ణ నాన్నమ్మ ఉన్నారు తన పేరు గౌరీ మా బాబాయ్ చంద్రశేఖర్ అన్నమాట మేము అంతా ఉమ్మడి కుటుంబం ఒకే ఇంట్లో ఉంటాము నా బాల్యం అంతా వచ్చి పుత్తూరులో గడిచాను పుట్టింది అక్కడ అయినా మేము చాలా వరకు ఉన్నది పుత్తూరులో పుత్తూరులో ఒక సొంత ఇల్లు కట్టుకున్నాము పుత్తూరులో ఉన్నాము నేను వచ్చి స్కూల్లో నన్ను జాయిన్ చేయించారు నేను పుట్టింది వచ్చి ఇరవై తొమ్మిది జులై పంతొమ్మిది వందల తొంభైలో పుట్టాను నన్ను సిద్ధార్ధ స్కూల్ అని ఒక స్కూల్ లో చేర్పించారన్నమాట అక్కడ ఎల్కేజీ నుంచి సెవెంత్ క్లాస్ వరకు అక్కడ చదివాను తర్వాత ఎయిత్ నుంచి టెన్త్ వరకు అది వేరే స్కూల్ అది తర్వాత చెప్తాను నన్ను స్కూల్ లో చేర్పించారు స్కూల్కి వెళుతు ఉంటాను నార్మల్గా మొదటి తరగతి నుంచి మూడో తరగతి మొదటి తరగతి నుంచో మూడో తరగతి నుంచో నేను స్కూల్కి వెళ్ళడానికి చాలా మారం చేసేదాన్ని అమ్ మా బాబాయ్ అయితే అసలు కొట్టేవాడు స్కూల్కి వెళ్ళకపోతే ఎలాగా ఆడపిల్ల చదువుకోవాలి అని చెప్పి తీరా చూస్తే నేను తెలుగు తెలుగు నాకు రావడం రావడం లేదని నేను స్కూల్కి పోనని రోజు కడుపునొప్పి అని ఏడవడం ఇంట్లో స్టార్ట్ చేయడం ఏడుపు స్టార్ట్ చేస్తాను నేను స్కూల్కి వెళ్ళాను నాకు కడుపు నొప్పిగా ఉందని సాకులు చెప్తు ఉంటాను తర్వాత తర్వాత తెలుగు మీద కొంచెం అవగహానన వచ్చింది ఇప్పుడు కూడా నేను పెద్దగా తెలుగు ఎక్కువ అంత నాలెడ్జ్ లేదు నాకు టెన్త్ వరకు తెలుగు కంపల్సరీ తెలుగు చదవాల్సిందే ఇంకా ఇష్టం ఉన్నా లేకపోయినా అప్పటికి నాకు మార్కులు వచ్చేసి యావరేజ్గా వచ్చేవి మిగతా సబ్జెక్ట్స్తో పోల్చుకుంటే తెలుగులో ఎప్పుడు తక్కువ మార్కులు వచ్చేవి అయినా నెట్టుకొచ్చాను టెన్త్ వరకు నేను అప్పుడు సెవెంత్ వరకు ఎందుకు సిద్ధార్థలో స్కూల్ లో చదివాను అంటే అప్పుడు సెవెంత్ వరకే ఉన్నది సిద్ధార్థలో తర్వాత ఎయిత్ నైంత్ టెన్త్ వచ్చి జ్ఞానజ్యోతిలో జాయిన్ అయినాను అన్నమాట అక్కడ సెవెంత్ వరకు నా ఫ్రెండ్ తేజస్విని అని చెప్పి తనను చాలా మిస్ అయ్యాను తను జ్ఞానజ్యోతిలో ఫిఫ్త్ జ్ఞానజ్యోతి ఫిఫ్త్ క్లాస్లోవెళ్ళిపోయింది మేము ఇద్దరం ఏమి ప్లాన్ చేసుకున్నాను అంటే నేను అప్పుడే జాయిన్ చే అవుదాం అంటే మా ఇంట్లో ఒప్పుకోలేదు సెవెంత్ ఎలాగో అయిపోయిన తర్వాత ఎయిత్ అక్కడే కదా వెళ్తావు అప్పుడు చేరుకుందువు అని చెప్పారు తనని చాలా మిస్ అయ్యాను సరే ఎప్పుడెప్పుడు ఎయిత్ వస్తుందా నా ఫ్రెండ్తో కలిసి జాయిన్ అవుదామా అనుకుంటు ఉండే సమయానికి వాళ్ళ నాన్న ఎల్ఐసీలో వర్క్ చేసే వాళ్ళు తనకి తిరుపతికి ట్రాన్స్ఫర్ వచ్చింది నేను ఎయిత్ అక్కడి వెళ్ళేలోపల వాళ్ళ నాన్న ట్రాన్స్ఫర్ వచ్చి తను తిరుపతికి వెళ్ళిపోవడం మేము ఇద్దరం చాలా మిస్ అయ్యాము ఇప్పటికి మేము ఇద్దరం టచ్లో ఉంటాం తను వచ్చి హైదరాబాద్లో ఉంది తనకు మ్యారేజ్ అయిపోయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పటికి టచ్లో ఉన్నాము అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుకుంటు ఉంటాము ఎల్కేజీ నుంచి నాకు ఉన్న ఒక ఫ్రెండ్ అంటే అది తేజశ్విని ఒక్కటి తను అంటే నాకు చాలా ఇష్టము ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంకా ఇష్టం లేకుండా చదివాను అక్కడ జ్ఞానజ్యోతిలో నా ఫ్రెండ్ లేకుండా చాలా మిస్ అయ్యాను నేను తర్వాత ఫ్రెండ్స్ ఉన్నా తన తన స్థాయికి నాకు ఎవరు అంత క్లోజ్గా లేదు తను అంటే నాకు చాలా ఇష్టము తనని ఎంత మిస్ అయ్యాను అంటే అసలు ఎందుకు చదువు మానేద్దాం అనే అంత ఆలోచనలో వెళ్ళిపోయాను నేను తర్వాత ఎయిత్ నైన్త్ టెన్త్ ముగిసింది టెన్త్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను తర్వాత నేను బైపీసీ చేద్దాము నాకు డాక్టర్ అవ్వాలని చాలా కోరిక చిన్నప్పటి నుంచి అది ఎందుకో తెలియదు అందరు పిల్లలు నార్మల్గా అడిగితే ఏమవుతారు డాక్టర్ అవుతాను ఇంజినీర్ అవుతాను అని అంటారు అని అంటారు ఏమో నేను అలా డాక్టర్ అవుతాం అని నాన్నని చాలా కన్వెన్స్ చేయాలనీ ట్రై చేశాను బైపీసీ చేరుతాను ఎంపీసి వద్దు బైపీసీ చేరుతాను అని చెప్పి నాన్న అసలు ఒప్పుకోలేదు బైపీసీ క టఫ్గా ఉంటుంది నువ్వు చదవలేవు చాలా ర కష్టపడాలి నీ వల్ల కాదు నువ్వు ఎంపీసినే చెయ్యి నిన్ను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చూడాలి అనుకుంటున్నాను అని చెప్పాడు సరే నాన్న కోరిక మేరకు సాయిజ్యోతి జూనియర్ కాలేజ్లో వచ్చి ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను ఎంపీసీ అక్కడ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు బట్ చెప్పుకోదగ్గ ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు కనీసం ఇంటర్లో నాకు చదివిన ఫ్రెండ్స్ నేమ్స్ కూడా గే ఏం గుర్తు లేవు చాలామంది ఇంటర్లో ఇంకా ప్రపోసల్స్ అని స్టార్ట్ చేశారు అసలు వాళ్ళకి లవ్ అంటే ఏమో తెలుస్తుంది ఏమో ఒక ఇద్దరు ముగ్గురు వెనకాల పడేవాళ్ళు ఇద్దరైతే ప్రపోస్ చేశారు నేను చెప్పుతో కొడతానని చెప్పి తిట్టి నాకు ఇదంతా నచ్చదని చెప్పి ఇంటర్ అలా పొయ్యింది అక్కడ కూడా వచ్చింది సాంస్క్రీట్ తెలుగుతో పోయింది అనుకుంటే ఇంటర్లో సాంస్క్రీట్ వచ్చింది ఇంకా సాంస్క్రీట్తో పడ్డాను బాధలు అంతా ఇంతా కాదు తెలుగు తెలిసిన వాళ్ళు అయితే సాంస్క్రీట్ ట్రాన్స్లేటర్ వచ్చి తెలుగులో రాయాలి తెలుగే రాదు తమిళ మీడియంలో చదివిన వాళ్ళు అయితే ఇంగ్లీష్లో రాయాలి నేను ఇంగ్లీష్లో రాస్తానంటే అసలు ఒప్పుకోలేదు మా సార్ నీకు తెలుగు తెలుసు కదా తెలుగులో రాయాలని చెప్పారు ఇంకా చూడండి అక్కడ కూడా నేను తిప్పలు పడ్డాను అసలు ఇంకా ఇంటరు ఇంటర్ కూడా పూర్తి అయిపోయింది ఇంకా సరే ఇంజినీరింగ్ చేద్దాము అని ఎంసెట్ కోచింగ్ కోసం తిరుపతికి వెళ్ళాను అన్నమాట అది కూడా మా నాన్న నా ఫ్రెండ్ ఒక ఆమె వచ్చి రాజేశ్వరి అని చెప్పి ఆ అమ్మాయి వచ్చి ఇంకా అమ్మాయి వచ్చి నాన్నని ఒప్పించి టూ మంత్స్ కోచింగ్ తీసుకుంటే ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తుంది అంకుల్ ఇంజినీరింగ్ ఫ్రీ సీట్ వస్తుంది అది ఇది అని కన్వెన్స్ చేసి ఇంకా తీసుకు వెళ్ళి హాస్టల్లో ఫస్ట్ ఫస్ట్ ఉండడం నేను అదే తిరుపతిలో పద్మావతి లేడీస్ హాస్టల్ అని చెప్పి అక్కడ ఉన్నాం హాస్టల్ పేరు కూడా బాగా గుర్తుంది నాకు ఎందుకంటే అక్కడ కొంచెం బాగా ఎంజాయ్ చేశాము ఎందుకంటే నేను ఈ లోకల్ టౌన్లో ఉండడం వల్ల బయట ఎక్కడ పెద్దగా తిరిగేదాన్ని కాదు చిన్నప్పుడు ఎప్పుడో ఫిఫ్త్ క్లాస్లో సిక్స్త్ క్లాస్లో స్కూల్లో ఎక్స్కర్సన్కి తీసుకుని వెళ్ళారు అంతే నేను ఎప్పుడు బయట వెళ్ళింది లేదు పేరెంట్స్ కూడా ఎక్కడ పెద్దగా వెళ్ళరు నన్ను తీసుకువెళ్ళరు నాన్న బిజినెస్ వల్ల ఎప్పుడు ఆయన సండేస్లో కూడా షాప్లో ఉండడం వల్ల మమ్మల్ని ఎక్కడా పెద్దగా తీసుకు వెళ్ళేవారు కాదు సినిమాలకు అలా వెళ్తాము కానీ బయట ఊ టూర్లకు అంతా ఎప్పుడు వెళ్ళింది లేదు సరే హాస్టల్లో ఉండడం నాకు కొత్త ఎక్స్పీరియన్స్గా అనిపించింది ఈవెనింగ్లో ఫ్రెండ్స్తో బయట వెళ్ళడం అక్కడ తిరుపతిలో పార్క్ అవి బాగుంటాయి ఏ ఎగ్జిబిషన్ వెళ్ళడం అలా అలా అప్పుడు నేను బయట లోకాన్ని చూడడం ఫస్ట్ టైం ఎంసెట్లో ర్యాంక్ బాగా వచ్చింది బట్ నాన్నగారు కౌన్సిలింగ్ తీసుకు వెళ్ళారు ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ రాలేదు బీఫార్మసీలో వచ్చింది నాన్న చేస్తాను ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ చేయలేకపోయాను బీఫార్మసీ తీసుకుని అయినా మెడికల్ సైడ్ అయినా ఎదో ఒక దానిలో ఉంటాను అనంటే అసలు నాన్న వద్దే వద్దు అన్నారు సెకండ్ కౌన్సిలింగ్ థర్డ్ కౌన్సిలింగ్ పోదామనుకునే లోపల ఇంకా బాబాయ్ వచ్చి ఒకవేళ సీట్ రాకపోతే ఏం చేస్తావు పేమెంట్ సీట్ కట్టాలి కదా నీ వల్ల అంత అవుతుందా డిగ్రీలో జాయిన్ చేపించేయి ప్రియాని అని చెప్పాడు నన్ను ఇంట్లో ప్రియా అని పిలుస్తారు నా పేరు సీత అయినా వద్దు అని చెప్పి లోపల నాన్న నన్ను నెక్స్ట్ సెకండ్ కౌన్సిలింగ్ థర్డ్ కౌన్సిలింగ్కి అస్సలు తీసుకు వెళ్ళనే తీసుకు వెళ్ళలేదు నన్ను బీఎస్సీ ఎంపి ఎంఎస్సిఎస్లో జాయిన్ చేపించారు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అన్నమాట మెయిన్ సబ్జక్ట్స్ వచ్చి మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ బాగా చదువుకున్నాను నాకు ఇష్టం లేకపోయినా ఇంకా బీటెక్ కూడా చేయించలేదు అని చెప్పి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ తీసుకుని కూడా సాఫ్ట్వేర్ ఇంజినీర్ అవ్వచ్చు అని ఇంకా బీఎస్సిలో జాయిన్ చేపించారు పుత్తూరులోనే శేషాచల డిగ్రీ కాలేజ్ అని చెప్పి అక్కడ కూడా బాగా చదువుకున్నాను నేను ఫైనల్ ఇయర్లో నేను కాలేజ్ టాపర్ని నాన్నకు అది చాలా సంతోషము పాంప్లెట్స్లో అంతా నా ఫోటో వేసి వేయడము అవన్నీ ఆయనకు చాలా బాగా నచ్చింది ఇంకా అది పూర్తి అయిపోయింది నెక్స్ట్ వచ్చి డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉండేటప్పుడు మా నాన్న ఫ్రెండ్ ఒక అతను వచ్చి నేను జాబ్ ఇప్పిస్తాను బ్యాంగ్లూరులో అని చెప్పి చెప్పారు కానీ నాన్న నాన్నకి అంత దూరం నన్ను పంపించడం ఇష్టం లేకుండా ఇంకా ఎంసీఏ చెయ్యి మీ బాబాయ్ నిన్ను బీటెక్ చదవనీకుండా చేశాడు కదా తనకు పోటీగా నువ్వు ఎంసీఏ చేరి బాగా చదువుకుని మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి చెప్పి చెప్పాడు అని ఇంకా ఎంసీఏలో ఎంట్రెన్స్ రాశాను ఐసెట్ ఎంసెట్ కోసం అని అది ఎంసీఏ కోసం అని ఐసెట్ రాశాను దాంట్లో మంచి ర్యాంక్ వచ్చి ఫ్రీ సీట్ వచ్చింది సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ పుత్తూరులో ఆడ త్రీ త్రీ ఇయర్స్ గడిచింది ప్రతీ సెమిస్టర్లో నేను కాలేజ్ టాపర్ని అది నాన్నకి ఇంకా సంతోషము అప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చినా నేను బాగా చదువుకున్నాను నా దురదృష్టం ఏమంటే నా సీనియర్ వరకు కూడా కాలేజ్లో క్యాంపస్ డ్రైవ్ ఉన్నది నేను ఫైనల్ ఇయర్ వచ్చే లోపల క్యాంపస్ ఇంటర్వూ లేదు ఆ ఇయర్ ఉనుంటే మాత్రం ఖచ్చితంగా నాకు క్యాంపస్ ఇంటర్వూలో ఒక మంచి జాబ్ కొట్టేదాన్ని తర్వాత బయట చ చ చాలా స్ట్రగుల్ అయ్యాను మధ్యలో లవ్ అలా చేయడం వల్ల ఇంట్లో తెలిసిపోయి కొంచెం ప్రాబ్లెమ్ అయ్యింది తను జాబ్ సెర్చ్కి మా నాన్న నన్ను పంపించేవాడు కాదు క్యాంపస్లో వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను ఇప్పుడు మంచి పొజిషన్లో ఉండేదాన్ని చిన్న చిన్న జాబ్స్ ట్రై చేసాను చెన్నైలో ఏది నాకు సరిగ్గా వర్కౌట్ కాలేదు ఇప్పుడు లవ్ చేసిన అతనిని మ్యారేజ్ చేసుకున్నాను హ్యాపీగా ఉన్నా అయినా ఒక చిన్న కోరిక ఉండిపోయింది ఒక ఐటీ ప్రొఫిషనల్గా నా నా హస్బెండ్కి కూడా నన్ను ఒక ఐటీ ప్రొఫిషనల్గా చూడాలని ఇష్టము ఇప్పటికి ట్రై చేస్తున్నా చిన్న చిన్న కోర్సు చేసాను సెలీనియం టెస్టింగ్ చేసాను బీఎం బార్ చేసాను దాన్ని బట్టి నేను జాబ్ ట్రై చేస్తున్నాను ఎప్పటికైనా నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్గా సెటిల్ అవుతానని నమ్మకం నాకు ఉంది ఆ కోరిక మేరగానే ఉన్నాను నాకు ఇప్పుడు ఒక బాబు ఉన్నాడు తన మీరు అయాన్ త్రీ ఇయర్స్ అవుతుంది తను స్కూల్కి వెళ్ళిపోయాడు కాబట్టి నాకు ఇప్పుడు కొంచెం టైం ఉంటుంది జాబ్ సెర్చ్ చేయడానికి సో ఎలాగైనా నేను కృషి చేసి ఒక మంచి జాబ్లో సెటిల్ అవుతాను